కారు లేదా మోటార్ బైక్ మీద వెళ్ళడం వల్ల పరివారణ కాలుష్యం జరుగుతుంది మన ఆరోగ్యానికి కూడా నష్టం వచ్చు వస్తుంది కానీ కాలి నడక మరియు సైకిల్ మీద దగ్గర ప్రదేశాలకి వెళ్ళడం వల్ల పరివాహనతో పాటు మన ఆరోగ్యం మెరుగుపడుతుంది